అవును సార్ చెప్పండి సార్

ఓకే సార్ ప్రిజ్జు వాషింగ్ మిషను ఏసీ టీవీ కావాలా సార్ ఓకే సార్ టీవీ మీకు తర్టీ టూ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ టూ ఇంచెస్ దాకా వస్తుంది ఎన్ని ఇంచెస్ టీవీ కావాలి సార్ ఓకే సార్ ఫిఫ్టీ టూ ఇంచెస్సు తర్వాత వచ్చేసి ఫ్రిజ్జు డబల్ డోర్ కావాలా సింగిల్ డోర్ కావాలా సార్ ఓకే సార్ ఏసీ వచ్చేసి ఇన్వర్టర్ ఏసీ ఉంది ఇన్వర్టర్ లేని ఏసీ ఉంది ఇన్వర్టర్ది టూ టన్ ఒకేనా మీకు ఓకే సార్ అదయితే బాగుంటుంది టూ హండ్రెడ్ కాయిన్స్ ఇచ్చి బాగుంటుంది ఫైవ్ స్టార్ వేసుకుంటే తరవాత వచ్చేసి ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఉంది దానికి తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్ ఫ్రెంట్ లోడ్ టాప్ లోడ్ కావాలా సార్ ఓకే సార్ ఎన్ని కేజసు ఎయిట్ కేజీ టెన్ కేజీస్ దాకా ఉంది సిక్స్ కేజీస్ది కూడా ఉంది ఓకే సార్ ఇవ్వన్నీ మొత్తం మీరు ఫైవ్ స్టార్ తీసుకుంటున్నారు కాబట్టి నేను ట్వెంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వేసి ఇస్తాను సార్ ఓకేనా మీరు షోరూముకి వచ్చి ఓకే సార్ ఇదేనా మీ వాట్సప్ నంబరు నేను మోడల్ నంబర్ నుంచి మొత్తం నా స్పెసిఫికేషను ఫ్యూచర్సు మళ్ళొచ్చేసి దానిగురించి రేటు రేటింగ్స్ అన్నీ కూడా మొత్తం మీకు వాట్సప్ చేసేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లోనే కలర్సు కూడా స్పెసిఫై చేసి పంపించి ఉంటాను మీరు ఏ కలర్ కావాలో ఏదని చూ చూసి రేపు షో రుముకి నేరుగా వచ్చి డైరెక్ట్గా ఒకసారి చూసేసి సెలెక్ట్ చేసి పెట్టేసారంటే హోమ్ డెలివరీ చేసేస్తాం సార్ తర్వాత వచ్చి డెలివరీ ఫ్రీనే సార్ ఫ్రీ డెలివరీనే చేస్తాము మా సర్వీస్ మ్యాన్ కూడా మీతో పాటు వచ్చేస్తారు వచ్చి మీకు ఇన్స్టలేషను ఎట్లా ఎట్లా యూస్ చేయాలి మొత్తం చెప్పిచేసి వెళ్తారు రేపు నేరుగా వచ్చి వేరే సెలెక్ట్ చేసి ఇచ్చేసారంటే అడ్రస్ కూడా రేపే మెన్షన్ చేసి వెళ్ళారంటే మా డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ చేసేస్తారు సార్ వారెంటి అన్ని ఇస్తాము దాని దాన్ని వాషింగ్ మిషనకి వచ్చేసి మీ మిషన్కి ఫోర్ ఇయర్ వారంటీ ఉంది సార్ ఫ్రీజ్జుకొచ్చి వన్ ఇయర్ వారెంటీ ఉంది టీవీకి వన్ ఇయర్ వారంటీ ఉంది అన్నింటికీ వారింటి ఉంది సార్ నేను వాట్సప్లో మీకు పంపిస్తాను కదా దాంట్లోనే వారంటి కూడా మెన్షన్ చేసేసి ఉంటాను మీరు చెక్ చేసుకోండి సార్ అంతే సార్ రేపొచ్చేముందు నాకు కాల్ చేసి రండి ఓకే సార్ మీరు రేపొచ్చేముందు నాకు కాల్ చేసి రండి నేను అవైలబుల్లో ఉంటాను ఓకే సార్ త్యాంక్ యూ సార్